మహిళలకు భద్రత కోసం చట్టం ఎన్నో క్రొత్త చట్టాలను పరిచయం చేసింది దీని ద్వారంగా ఎంతోమంది క్రిమినల్స్ అత్యాచారాన్ని కానీ మహిళల పట్ల అసభ్యకరమైన ప్రవర్తనని చేయకుండా కొంచెం వారు కొంచంగా నిరోదించబడ్డాయి కానీ ఇంకా కొన్ని పరిణామాలు జరుగుతూనే వస్తున్నాయి ఇది పరిష్కరిం ఇది పస్ మహిళల పట్ల హింసా ఘటనలు అదుపులో ఉంచాలంటే ప్రజలు ఇంకా ఇంత మారాలి అది దీనికి సమాధానం